బాగున్నాను బావ నువ్వు బాగున్నావా తిన్నావా న్యూస్ అంతా చూస్తున్నాను బావ బాగా న్యూస్పేపర్లో స్పోర్ట్స్ గురించి బాగా వస్తు ఉంది

వెళ్ళేది అంతా పాలిటిక్స్కు కొంచెం పాలిటిక్స్ ఎక్కువ వేస్తున్నారు న్యూస్పేపర్లో ఏమి చేసేది మనము ఇండియా నిన్న మొన్న ఇండియా పాకిస్తాన్తో విన్ అయిపోయింది బావ న్యూస్పేపర్లో అదే హైలెట్ చేసినారు ఫ్రంట్ పేజీలోను అదే మన వాళ్ళు బాగా అన్నారు బావ ఇండియా టీమ్ పర్ఫార్మన్స్ అందరు బాగా ఆడినారు రోహిత్ శర్మ గారు యాభై కొట్టారు నిన్న లేదు బ్రో

ఇండియాకి ఈరోజు లేదు అనుకుంటాను రేపు ఉంది అనుకుంటు ఇండియాకి ఇండియా బాగా ఆడుతుంది ఇంకా ఏమి న్యూస్పేపర్స్ డైలీ చదువుతున్నావా

అవును అవును ఏ న్యూస్పేపర్ చదువుతావు నువ్వు నేను కూడా సాక్షి చదివేది మనం అదే చదువుతాము

ఓహో నువ్వు చెప్పిన టాపిక్ దానిలో ఉందా నేను అది పోతానే ఉంది నేను కూడా ఈరోజు న్యూస్పేపర్ చూసిన ఈరోజు వరల్డ్ కప్ డబల్ ధమాకా అంట ఈరోజు వీకెండ్ బాగా ఎంజాయ్ చేయాలి రెండు మ్యాచులు ఉన్నాయి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ శ్రీ లంక వర్సెస్ నెదర్లాండ్స్ సెకండ్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ బావ బావ మన ఇండియా అఫ్కోర్స్ మన ఇండియా పేరు కదా చెప్తాము మనము ఆయ్ మంచిగా చూపిస్తున్నారు ఈరోజు వీకెండ్

ఇంకా ఏమీ వీకెండ్ ఎక్కడికి అయిన వెళ్దామా ఈరోజు

నేను కూడా డైలీ న్యూస్పేపర్ చదువుతు ఉంటాను బావ ఏమి చేసేది చదవాలి ఏదో ఒకటి తెలుసుకోవాలి అంటే న్యూస్పేపర్ చదవాలి కదా బాగా డెవలప్ అది తెలియదు మనకు వాటి గురించి మనకు పాలిటిక్స్లో అంత లేదు అంతా మనకు ఎందుకు పాలిటిక్స్ మన పని మనం చూసుకోవాల డబల్ ధమాకా ఈరోజు చూడాల ఎంజాయ్ చేయాల బాగా ఇంకా ఏమి మాది విలేజ్ కదా మాది మున్సిపాలిటీ కింద రాదు వాళ్ళు అంతా వస్తారు వాళ్ళు చూసుకుంటారు వర్క్ అంతా సచివాలయం పరిధిలోకి వస్తుంది మాది చేస్తు ఉన్నారు పర్లేదు

పద చూద్దాం ఎక్కడన్నా కూర్చొని ఏజ్ ఈ ఏజ్ ఎంజాయ్ చేద్దాం సరే మళ్లీ ఫోన్ చేస్తాను సాయంత్రం బాయ్